హలో నమస్తే అండి ఇది శ్వేతా ట్రావెలింగ్ ఏజెంటేనా అండి ఏమి లేదండి నేను ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి రావాలనుకుంట్నాను ఓకే ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం మేము సరదాగా ఎంజాయ్ చెయ్యడానికి ఇండియాకి రావాలనుకుంట్నాం అదే నా ఆంధ్రప్రదేశ్కి మేము ఆంధ్రప్రదేశ్లో మేము థర్టీ డేస్ ఉంటామండి సో థర్టీ డేస్లో మొత్తం మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీరు చూపించాలి ఎంతవుతుందండి మేము ఒక ఫైవ్ మెంబెర్స్ ఉంటామండి ఫిఫ్టీ థౌజండ్ ఓకే అండి అంటే రూము గట్రా అన్నీ మీరేనా అండి లేకపోతే మేమే చూసుకో ఓకే అండి క కార్కి అంటే మేము ఏంటంటే మేము హైద్రాబాదు టు రాజమండ్రి అనుకుంటున్నాము మేము రాజమండ్రిలో దిగుతామండి ఫ్లైట్ అది మార్నింగ్ సెవెన్కల్లా ఫ్లైట్ అనేది రాజమండ్రికి ల్యాండ్ అయిపోతుంది ఓకే సెవెన్కి వచ్చి ఎగ్సాక్ట్ సెవెన్కి వచ్చి మీరు మమ్మల్ని పికప్ చేసుకోవాలి రాజమండ్రిలో ఎంత అంటే డ్రైవెర్ని మీరే పెట్టుకుంటారా లేకపోతే అది మేము వేరే వాళ్ళతో మాట్లాడి పెట్టించాలా ఓకే మీరే కూడా ప్రొవైడ్ చేసెయ్యండి డ్రైవర్కి వచ్చి ఏమైనా ఎక్స్స్ట్రా ఉంటుందా లేకపోతే అదే అమౌంట్లో మీరు అడ్జిస్ట్ చేసుకుంటారా ఓకే అండి అంటే డీజిలు ఓకే అండి ఓకే అదొక సమస్య ఇనిషియల్కి మేము పెడతాం మాకు లగేజ్ అనేది ఎక్కువ ఉందండి సో మాకు లగేజ్ సరిపోయేంత పడితే రాజమండ్రిలో మాకు సెండ్ చెయ్యండి తరవాత మేము లగేజ్ని బట్టి చూసి అప్పుడు ఇంకొక కార్ అనేది మేము బుక్ చేసుకుంటాం ఓకే టూ డేస్ ముందే అది మీరే మాకు కార్వి ఫొటోస్ పెట్టండి అవి మేము చూసి మేము మీకు యాక్సెప్ట్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మ్యామ్